పద్మజా రెస్టారెంటా అండి మాకు అర్జెంటుగా ఐదు చికెన్ దమ్ బిర్యానీలు అందచేయండి బాగా స్పైసీగా చేసి అలాగే ఒక ఐదు కూల్ డ్రింక్స్ కూడా తేయండి అలాగే చికెన్ మంచూరియా చిల్లీ చికెన్స్ మాకు ఒక గంటలోగా మా యొక్క అడ్రస్కి తెండి కొంచెం బిల్ వేసేటప్పుడు కొంచెం తగ్గించి ఇవ్వండి